నా పేరు నవీన అండి నేను మార్నింగ్ మాదా మాధాపూర్ నుండి దుర్గం చెరువు వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్న అయితే అ టైమ్కే వచ్చింది కానీ ఇ కో ఇది కోవిడ్ టైమ్ కాబట్టి అతను అసలు ఆ డ్రైవరు మాస్క్ వేసుకోలేదు అలాగే ఏంటంటే ఆ కారు కూడా మొత్తం మురికి మురికిగా ఉంది మొత్తం దుమ్ముతో ఉంది అసలు క్లీన్ చేయలేదు కావచ్చు నేను చెప్పిన క్యాబ్ డ్రైవర్కి ప్లీజ్ మాస్క్ వేసుకోండి ఇది కరోనా టైం కదా అని చెప్పాను కానీ అతను పట్టించుకోలేదు అండ్ ఏంటంటే సీట్లు కూడా మొత్తం మురికి మురికిగా ఉన్నాయి మొత్తం క్లీన్నెస్ అస్సలు లేదు నేను చెప్పిన అతనికి అప్పటికి కొంచెం మాస్క్ వేసుకోండి ఇది కరోనా టైం కదా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పిన కానీ అతను వినిపించుకోలేదు